మాకు ప్రత్యేకంగా ప్రజా రవాణా లేకపోవడం రోడ్లు బాగా లేకపోవడం వంటి రవాణా సంబంధిత ఇబ్బందులు ఉండేవి మా దగ్గరలో అన్నారం బ్యారేజ్ అని ఒక బ్యారేజ్ నిర్మాణం జరిగేటప్పుడు ట్రాక్టర్లు టిప్పర్లు లారీలు ట్రక్కులు ఇవన్నీ ఏంటంటే ఇసుక కంకర రాడ్లు ఇంకా ఇతర దాన్ని నిర్మించడానికి అవసరమైన సామానులు అన్నీ ఈ రోడ్డు రోడ్డు ద్వారా వేసుకుని వెళ్ళే వాళ్ళు వేసుకుని పోయేటప్పుడు ఏమి అయ్యేది అంటే డైలీ ఆ ట్రక్కులు లారీలు ఇంక అవి టిప్పర్లు అంటే పెద్ద పెద్ద పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని వాటి వెయిట్ తట్టుకోలేక రోడ్డు అంతా పగిలిపోయేదన్నట్టు ఆ పగిలిపోవడం వల్ల మొత్తం ఇట్లా కాంక్రీటెల్లి ఇగో మా మేం చెన్నూర్కి వెళ్ళడానికి మాకు ఆటోలో వెళ్ళేటప్పుడు అది డొలుకులు డొలుకులు ఉండడం కావచ్చు ఆ దుమ్ము లేవడం కావచ్చు ఈ రవాణాకు చాలా ఇబ్బంది అయ్యేది అన్నట్టు ఎట్లనంటే ఇక అది ఏదో ఎడ్ల బండిలో పోయినట్టు ఉండేది ఏ దేంట్లో పోయినా మళ్ళా అంగ్రేజ్ పల్లి అనే ఊరు దాకపోతే తప్ప మాకు మంచి రోడ్డు కలిసేది కాదు రవాణా సంబంధిత ఇబ్బందులు అంటే అప్పుడు ఉండేవి కాకపోతే ఆ ప్రాజెక్టు ఎప్పుడైతే నిర్మాణం అయ్యిందో అప్పటినుంచి ఆ ఇబ్బంది చాలా అంటే చాలా నయం అయ్యింది ఇప్పుడు మా ఊరు దాక కూడా మంచి రోడ్డే ఉంది ఇంకా రవాణా సంబంధిత ఇబ్బందులు అంటే ఈ మా దరిదాపులల్లా లేవు ఇంతకుముందు మా ఊళ్ళో కూడా బురద రోడ్లు అవి ఉండేవి కాకపోతే ఇట్లా రాజకీయాలు మారుతు మారుతు మారుతు ఏమైంది అంటే రోడ్లు వేయించడం కావచ్చు ఈ బురదలు నాళేలు క్లీన్ చేయించడం కావచ్చు ఇప్పుడు మా ఊళ్ళో కూడా రో రోడ్లు ఏడబడితే అక్కడ వేసిండ్రు సో మాకు ఏ ఇబ్బంది ఇప్పుడైతే లేదు